హలో మ్యాడమ్ చె నమస్తే మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ అవును మ్యాడమ్ కిషోర్ ట్రావెల్ ఏజెన్సి అండి మీకు ఏవిధంగా సహాయపడగలనండి ఓకే మ్యాడమ్ మీరు ఎక్కడికైనా మీరు ఎక్కడైన ప్లాన్ చేసుకున్నారండి లేదా మేమే ఎక్కడైనా ప్లాన్ చెయ్యాలండి ఓకే మ్యాడమ్ ప్లానింగ్ అనేది మీరే మ్యాడమ్ ఓకేనండి ఓకే మ్యాడమ్ మీరు ఢీల్లీ వేళ్ళాలనుకుంటున్నారండి ఓకే మ్యాడమ్ అయితే మీరు ఎంత టోటల్గా ఎంతమంది వెళ్తారండి మీరు టోటల్గా మీరు ఎయిట్ మెంబెర్స్ వెళ్తారండి అయితే ఎయిట్ మెంబెర్స్ అయితే మ్యాడమ్ మినీ మినీ బస్సు అనేది మేము ఏర్పాటు చేస్తామండి ఎందుకంటే మీకు ఇది ఒకే డ్రైవరు అంత అంత అంతంత దూరం ట్రావలింగ్ అయితే కష్టమైపోదండి సో మేము ఇద్దరి డ్రైవర్లను పెట్టుకుంటాం మేము మేము మీరు స్టే అక్కడ అకామిడేషన్ అన్నీ మేమే మేమే చూడాలా మ్యాడమ్ అక్కడ మీకు ఓకే మ్యాడమ్ వే అకామిడేషన్ మొత్తాన్ని మీకు అలాగే డ్రైవెర్స్ని కూడా మేము ఇద్దర్ని పంపిస్తాం మ్యాడమ్ మీకు ఎటువంటి ఇబ్బంది పడదు అయితే మీకు వాళ్ళే అందులోనే వాళ్ళే మీకు చూస్తారు అంటే ఎమ్ మాకు మాకు తెలిసిన హోటల్స్ ఉంటాయ అక్కడ మంచి అంటే ఫై స్టార్ ఉన్న హోటలే మిమ్మలని తీసుకెళ్తారక్కడకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఫుడ్డు కూడా మీకు అంతా బాగానే ఉంటుందండి లేదు మ్యాడమ్ ఎందుకంటే మీ మీ ఎక్కువ దూరం కాబట్టి మే అందులోని మేము ట్రిప్పులోనే మేము అయన్ని యాడ్ చేసుకుంటాము అంటే టోటల్గా మొత్తము ట్రిప్పుకి ఎన్ని ఎంత మనీ అవుతుందని చెప్పేసి ఏంటని చెప్పేసి మీకు అయితే మేము ఫుల్గా ఓ లిస్టు రాసి పంపిస్తావండి అంటే మేము కాకినాడ నుంచి తిరుపతి తిరుపతి నుంచి మొత్తం డైలీ షెడ్యూలు ఎలా ఉంటుంది ఏంటి ఎంత దూరం ట్రావెల్ చేస్తారు ఎంతసేపు రెస్ట్ తీసుకుంటారు ఏంటని చెప్పేసి మొత్తం మీకు షెడ్యూలు రాసి పంపిస్తామండి

అవునండి ఓకే మ్యాడమ్ అయితేని నిజమే డ్రైవర్ ఫోటో మొత్తమన్నీ మీకు పెడతాను అలాగే డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు పెడతాను మ్యాడమ్ అలాగే మ్యాడమ్ ఏ మినీ బస్ ఐతే మీకు పంపిస్తామో ఆ మినీ బస్సు లైసెన్సు అలాగే దాని కా బండి కాగితాలన్నీ మొత్తం అన్ని మీకు పెడతాను మీకు బండి మా రిజిస్టర్ మా రిజిస్ట్రేషన్ మీద ఉంటుంది మీకు ఇబ్బంది ఏమి ఉండదు మ్యాడమ్ మీకు ఏమైనా డౌట్ ఉంటె మాకెంటనే మాకు ఫోన్ చేయండి మ్యాడమ్ ఎం పర్వాలేదండి ఓకే మ్యాడమ్ మ్యాడమ్ మీకు కారు మొత్తం స్లీపర్దే మ్యాడమ్ అది మీరు పడుకోవచ్చు కూడా వెనకలకి ఏజెన్సీ నుంచి ఏవంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే మ్యాడమ్